ఈ రోజులలో పిల్లలకి టెక్నాలజీ అన్నది అసలు చాలా ఎక్కువగా వాడతున్నారు పిల్లలు ఈ ఫోన్స్ అనే కాదు లాప్టాప్లు ఫోన్లు వీడియో గేమ్సు ఇలాంటివి అన్నీ వాడడం వల్ల

టీవీలు అని ఇంక వీటికి పరిమితమై పోతున్నారు దానివల్ల పిల్లలకి పిల్లలపై చాలా చెడు ప్రభావం అన్నది ఒకటి పడిపోతుంది వాళ్ళు ఇంక మనం ఏ పని చెప్పిన సరే చేయలేనంతగా విసుగు చెందుతున్నారు మనం ఏదన్నా చెప్పిన సరే చేయటం లేదు వాళ్ళు ఈ గేమ్ ఆగిపోద్ది ఒక ఐదు నిమిషాలు ఉండు ఇది చూస్తున్నాను కదా ఈ ఫోన్లో ఈ గేమ్ ఆడుతాను కదా ఇప్పుడు దా ఇప్పుడు నువ్వు వెళ్ళమని చెప్తున్నావు నేను వెళ్ళను అలాంటివి అన్నీ చెప్తున్నారు మనం పిల్లలకి చెప్పవలసిన జాగ్రత్తలు ఏంటంటే చదువుకుంటే చదువు అన్నీ నేర్పిస్తుంది రేపు పొద్దున్న మన కాళ్ళ మీద మనం నిలబడాలి అంటే చదువు ఖచ్చితంగా ఉండాలి ఫోన్లు ఇవి అవి వాడకూడదు లాప్టాప్లన్న సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత పిల్లలకి ఇవ్వచ్చు అవి కొంచెం కానీ ఫోన్స్ ఈ వీడియో గేమ్సు టీవీలు అలాంటివి అనగా అసలు మాత్రం వాళ్ళ పై చాలా చెడు ప్రభావం అన్నది చూపిస్తుంది అందువల్ల వాటికి దూరంగా ఉంచి చదువు బయటకి వెళ్ళి పిల్లలతో చక్కగా ఆడుకోవడం క్రికెట్టు షెటిల్ ఇంట్లో కూర్చోని ఆడుకోవడం అంటే చెస్ అలాంటివి కూడా ఆడుకోవచ్చు చెస్ అని క్యారమ్స్ అని అలాంటివి వాటికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్ ఇస్తు చదువు తర్వాత మనం పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి స్కూల్ నుంచి రాగానే స్కూల్లో ఏం చెప్పారమ్మా ఈ క్లాస్ ఎలా అయ్యింది ఆ మేడం ఏమి చెప్పారు బాగా చదువుకున్నావా ఈ క్లాసులో మేడం ఇలా ఏమి చెప్పారు ఈ క్లాసులో మేడం ఏ లెసన్ చెప్పారు ఆ లెసన్ తాలుకు మీనింగ్ ఏంటి అలాంటివి అన్నీ మనం కూడా సాయంత్రం స్కూల్కి రాగానే పిల్లలతో ఒక గంట మాట్లాడిన తర్వాత ఇవన్నీ తెలుసుకుని వాళ్ళు మైండ్సెట్ ఎలా ఉన్నది అన్నది మనం కూడా కొంచెం చూసుకోవాలి అలా వాళ్ళని మా గేమ్స్ అవి ఆడకుండా దానివైపు వెళ్ళకుండా చదువు వైపు తల్లితండ్రులు గౌరవించుకుంటు ఇలాగే ఇంట్లో ఉంటు హ్యాపీగా చదువుకో మంచి మార్కులు తెచ్చుకునేలాగా మనం చూడడానికి మాత్రం దోహదపడుతుంది